ఎయిర్లైన్స్ స్టాఫా అండి మాట్లాడుతుంది ఈ విధంగా మేము వెళ్ళాలని ఒక ఫ్లయిట్ బుక్ చేసుకున్నామండి బయలుదేరి ఫ్లయిట్ కోసం వస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అవడం వల్ల నేను ఫ్లయిట్ మిస్ అయిపోయానండి ఇప్పుడేం చేయమంటారండి వేరే వేరే ఫ్లయిట్ ఏమన్నా ఉందా అండి వెళ్ళడానికి నేను అవునండి

అంటే ఇప్పుడు మేము ముందు టికెట్కి డబ్బులు కట్టాం ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిందండి సరే మ్యాడమ్ అలాగే మ్యాడమ్ ఉంటాను ఓక్ ఓకే మ్యాడమ్ ఉంటాను మ్యాడమ్ థ్యాంక్ యు మ్యాడమ్